నాకు తెలిసిన భా తెలిసిన హిందీ ఇంగ్లీష్ తమిళ్లాంటి భాషలతో పోలిస్తే తెలుగుకి కొన్ని విశిష్టత అంశాలు కనిపిస్తాయి వాటిని చూద్దాము వ్యాకరణం తెలుగు వర్సెస్ హిందీ తెలుగులో వ్యాకరణం సంస్కృతం ప్రభావంతో చాలా సిస్టమాటిక్గా ఉంటుంది హిందీలో జెండర్ బేస్డ్ కాంజిగేషన్ ఎక్కువ ఉంటుంది తెలుగులో అలా ఉండదు సబ్జెక్ట్ బేస్డ్ వర్క్ కాంజిగేషన్ ఉంటుంది తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎస్వీఓ సబ్జెక్ట్ వర్బ్ అబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది ఐ ఈట్ ఫుడ్ తెలుగులో ఎస్ఓఏ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది నేను భోజనం తిన్నాను లిపి మరియు అక్షరాలు తెలుగు స్క్రిప్ట్ అండ్ రౌండ్ షేప్తో బ్యూటిఫుల్గా ఉంటుంది తమిళ్లో కూడా కొంచెం అలాంటి గొలువినే ఉంటుంది కానీ హిందీలో స్ట్రయిట్ లైన్స్ ఎక్కువగా ఉంటాయి ఇంగ్లీష్లో ఓన్లీ ఇరవై ఆరు లెటర్స్ ఉంటయి తెలుగులో గుణింతాలు ఒత్తక్షరాలు వల్ల పదాలు చాలా రిచ్గా ఉంటాయి ఉచ్చారణ తెలుగులో చ జ ష క్షలాంటి శబ్దాలు క్లియర్గా ఉంటాయి కానీ తమిళ్లో కొంచెం మురికిగా మారిపోతయ్ ఎగ్జాంపుల్ రాజ్ని తమిళ్లో రాస్జ్లాగా ప్రొనౌన్స్ చేస్తారు హిందీలో పీహెచ్ని తెలుగులో టీ లాగా ఉంటుంది మరియు వీ హిందీలో డీ లాగా ఉంటుంది ఎగ్జాంపుల్ విశ్వాస్ హిందీలో బిశ్వాస్ పద రచన తెలుగులో పదాలు చాలా డెస్క్రిప్టివ్గా ఉంటాయి ఎగ్జాంపుల్ నీళ్ళు వాటర్ పుస్తకం బుక్ హిందీలో పానీ కితాబ్ అని సింపుల్ వర్డ్స్ ఉంటాయి సంస్కృతం ఎఫెక్ట్ వల్ల తెలుగులో సంధీ సమాస ఎక్కువగా ఉంటాయి భావాలు మరియు సాహిత్యం తెలుగులో పద్ పద్యం చాలా మెలోడిక్గా ఉంటుంది తమిళ్లో సంఘం లిటరేచర్ ఫేమస్ హిందీలో భక్తి పొయట్రీ ఎక్కువ తెలుగులో సుధరంగం అందమైన అమ్మాయిలాంటి మధురమైన శబ్దాలు ఎక్కువగా ఉంటాయి హిందీలో ఖూబ్సూరత్ లడ్కీ తమిళ్లో ఆజ్జా ఆజానం ఆజ్గానా పొన్ను అని చెప్తారు వాక్యం తెలుగులో నేను నిన్ను నేను ఇంటికి వెళ్తున్నాను హిందీ మే ఘర్ గయా తమిళ్ నాన్ వెతు వీటుక్కు పోయ్ ఫైనల్గా తెలుగు భాష మధురం వ్యాకరణానికి సరి సాహిత్యంలో సమృద్ధం మరియు వివిధ భావాలతో అమృతంలాంటి భాష